లడ్డు గులాబ్జామ్ జాంగరి బ బాదుషా వైట్ జిలేబీ మైసూర్ పాక్ చిప్స్ పాప్కార్న్ సమోసా బర్గర్ పిజ్జా ఫ్రెంచ్ ఫ్రైస్ యాపిల్ బనానా మ్యాంగో ఆరెంజ్ గ్రేప్స్ పైనాపిల్ వాటర్ మెలన్ స్ట్రాబెరీ